నేను ఇంతవరకు అయితే వెళ్ళినా చాలానే ఎక్స్పొస్కు వెళ్లినాను అంటే ఆర్ట్ ఏక్సిబీషన్స్ అయినా కాని ఆర్ట్ ఎక్స్పొశ్ ఇట్లా ఆ మనం చేసిన ఆర్ట్స్ అన్నింటినీ ఇట్లా గ్యాలరీలో పెట్టి చూపెట్టడం కానీ చూసినప్పుడల్లా నా అంటే నాకు కూడా అనిపిస్తాయి ఇట్లా నా ఆర్ట్స్ని కూడా ఇట్లా ఏక్సిబీట్ చేయాలి అనిపిస్తుంది ఆ కొన్ని ఎట్లా అంటే మనం తీసుకోవాలి అనిపిస్తుంది ఆ ఆర్ట్స్ని కానీ అంత డబ్బు పెట్టి మనము తీసుకోలేము నాకు మాత్రం స సందర్శించాలి అనుకున్నవి మాత్రం ఆ బైట దేశాలకు వెళ్ళి ఆర్ట్స్ ఎక్ష్పొస్లు చూడటం అక్కడ నా నేను వేసిన ఆర్ట్స్ని ఎక్సిబీట్ చెయ్యడం నాకు మాత్రం అట్లున్నది